సాంప్రదాయ లేదా శాస్త్రీయ నృత్యాలుగా భంగీకరించబడిన పాత నృత్యాలు వాటి దృష్టి పద్ధతులు మరియు మూలాలలో ఆధునిక నృత్యాల నుండి భిన్నంగా ఉంటాయి సాంప్రదాయ నృత్యాలు నిర్దిష్ట కదలికలతో ప్రాంతీయ లేదా స్థానిక శైలాలు మరియు తరచుగా సంస్కృత సంప్రదాయాలు లేదా సామాజిక సంఘటనలను ప్రతిబింబిస్తాయి మరోవైపు ఆధునిక నృత్యాలు ఇటీవలి రూపాలు తరచుగా సాంప్రదాయ నృత్యాలు పరిమితులను తిరస్కరించడం నుండి ఉత్పన్నమవుతున్నాయి మరియు వ్యక్తిగత వ్యక్తీకరణ మరియు వివరాలను నొక్కి చెబుతున్నాయి సాంప్రదాయ లేదా శాస్త్రీయ నృత్యం ఒకటి దృష్టి తరచుగా నిర్దిష్ట సంస్కృతులను మరియు సాంప్రదాయాలతో పాతుకుపోయిన స్థిరపడిన దశలు నిర్మాణాలు మరియు సంగీతంతో రెండు ఉదాహరణలు భరతనాట్యం కథక్ కూచిపూడి భారత శాస్త్రీయ నృత్యాలు బ్యాలే జానపద నృత్యాలు మూడు లక్షణాలు సంస్కృత విలువలు మరియు చరిత్రను ప్రతిబింబించే నిరుదృస్తులతో సంగీతం మరి ఇతివృత్తులతో ఉండవచ్చు సాంకేతికత తరచుగా కచ్చితత్త్వం సాంకేతికత మరియు అధికార కదలికలను నొక్కి చెబుతుంది ఆధునిక నృత్యం ఒకటి దృష్టి తరచుగా వ్యక్తిగత వ్యక్తికరణ వివరణ మరియు మొదలగునవి నొక్కి చెబుతున్నాయి రెండు ఉదాహరణలు ఆర్గనిక్ బ్యాలెట్ వీధి నృత్యం క్రంపింగ్ మరియు బ్రేకింగ్ డాన్స్ మూడు లక్షణాలు శైలికృత్యం మరియు ఆధునికత నుండి మరియు స్వేచ్ఛాగా మరియు వ్యక్తీకరణ వరకు తరచుగా సామాలను పోకడలు మరియు శైలులను ప్రతిబింబిస్తుంది నాలుగు సాంకేతికత వ్యక్తిగత వివరణ మరియు కళాత్మకత వ్యక్తీకరణ దృష్టి సారించే సాంప్రదాయ నృత్యం వల్లే ఖచ్చితంగా లంచల సాంప్రదాయం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు